నమస్కారమండీ శ్రీశైలంలోనే ఉంటున్నారా అండీ మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రదేశాలు ఉంటాయండీ చూడటానికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలా మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ ఉంటారు మేము వాళ్ళకి అన్నీ సౌకర్యం కల్పిస్తాము ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నాయండి చూడాల్సినవి చాలామంది ఇక్కడ విజయవాడలో దుర్గ గుడికి వెళ్తారు బీచ్లు ఉంటాయి సముద్రాలు ఉంటాయి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారండీ ఇక్కడ నేను చెప్తానండీ నేను చాలా మందికి ఇలాగే తీసుకుని వెళ్ళాను

అన్నీ ఉంటాయండీ ఇక్కడ ఇక్కడ చాలా మంది ఇష్టంగా వెళ్ళేది ఏంటంటే అమరావతికి వెళ్తారండీ ఇంకా సముద్రాలు ఉంటాయండీ కాకినాడ సముద్రం విశాఖపట్నము చాలా మంది ఎక్కువగా విశాఖపట్నంలో ఇంకా చాలా రకాల సముద్రాలు ఉంటాయి ఇంకా మనకి విజయవాడకి వచ్చేసరికి దుర్గ గుడి ఉంటుందండీ చాలా మంది మళ్ళీ తిరుపతికి వెళ్ళేసరికి ఏమో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండీ ఇవి వెళ్ళడానికి మీకు బస్సు సౌకర్యం కూడా ఉంటుంది అండి మీరు అన్నీ చోట్ల మీకు మేము ఏర్పాటు చేస్తామండీ మీరు వెళ్ళేటట్టు మేము బస్సులు అవన్నీ చెప్తాము అక్కడ లోకల్గా ఏమేమి ఉంటాయో అవన్నీ చెప్తామండీ ఇంకా ఇంకెక్కడికైనా డబ్బులు అనేది మీకు చెప్తానండీ ముందు మీకు ఇక్కడ మేము మంచి సెక్యూర్ అతను ఏర్పాటు చేస్తామండీ మీకు అన్నీ వాళ్ళే చూపిస్తూ ఉంటారు తీసుకుని వెళ్ళి మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అని అన్నీ మొత్తం చూపిస్తూ ఉంటారు ముందుగా మీరు ఎక్కడికి వెళదామని అనుకుంటున్నారండీ తప్పకుండానండీ తీసుకుని వెళ్తాను సరేనండీ వెళదామా అండి